నేను బిగ్ బాస్కెట్ డీల్ అమెజాన్ నుంచి స్పూన్ పెట్టుకునే స్టాండ్ను మరియు ఒక ట్రే లాంటిది ఒక మంచి స్టాండ్ని తీసుకున్నాను ఆ ట్రే ఎందుకంటే కిచెన్లో చాలా సామాన్లు బయటనే ఉంటాయి అలా కాకుండా అన్ని సామాన్లు అందులో పెట్టుకొని కోవచ్చు అందువల్ల నేను ఈ రెండు స్టాండ్ మరియు ట్రేలను వాటిని ఆర్డర్ చేయాలి అనుకున్నాను కాంబోలో వచ్చిన కాంబోలో వచ్చినందువల్ల ఆర్డర్ చేశాను అవి రెండు నేను ఫోన్లో అప్డేట్ ఫోటో అప్డేట్ని చూసి చాలా బాగుందని ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసినప్పుడు దాని ధర చాలా తక్కువ ధరకు వచ్చింది నేను ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆర్డర్ చేయమని చెప్పారు నేను వాళ్లకు కూడా ఆర్డర్ చేశాను దాని క్వాలిటీ చాలా బాగుంది కానీ ఒక ఆర్డర్ వచ్చినప్పుడు దానిని ఓపెన్ చేసి అప్పుడు చూసినప్పుడు అది మాకు ప్లాస్టిక్లో వచ్చింది కానీ మనకు ఫోటోలో గాజుతో ఉన్న పిక్ను చూపించారు అది నేను దానిని ఆర్డర్ చేశాను అని నేను దాన్ని ఆర్డర్ చేశాను కానీ నాకు అది ప్లాస్టిక్ లో వచ్చింది ప్లాస్టిక్ను ఎక్కువ వాడకూడదు అని నేను దానిని

పెట్టేసాను